హలో కస్టమర్ కేర్ నా యొక్క ల్యాన్లైన్ పనిచేయడం లేదు దాని యొక్క వైరు కట్ అయింది అది బయట వేలాడుతూ ఉంది అది నా సమస్య ఇది దయచేసి చూడండి వైరింగ్ సమస్య ఉంది ఈ త్వరగా పరిష్కరించండి